మా కుటుంబ వంటకాలు ఏవైనా తరతరాలుగా అందించబడినవి ఉన్నాయా అన్నట్లయితే చాలా వంటకాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా నేను తీసుకునేది ఏమంటే సాంబారు సాంబార్ అనేది ప్రతి ఒక ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కానీ మా కుటుంబంలో నేను చేసే సాంబారు మా అమ్మమ్మ ల నాటి కాలం నుంచి ఉందని చెప్తారు ఎందుకు అన్నట్లయితే అందరూ సాంబార్ చేసే విధానం వేరుగా ఉంటుంది కానీ మేము సాంబార్ చేసే పద్ధతి వేరుగా ఉంటుంది ఎందుకు అన్నట్లయితే ఇది మా అమ్మమ్మల కాలం నుంచి ఉండే పద్ధతి ఇది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ నుంచి నేర్చుకునింది వాళ్ళ మా అమ్మమ్మ మా అమ్మకు నేర్పిచ్చింది మా అమ్మ నాకు చెప్పిచ్చింది అందరూ ఒక్కొక్కలాగ సాంబార్ చేస్తారు కానీ మేము ఒకలాగ సాంబార్ చేస్తాము అందరూ సాంబార్లో కారంపొడి వేస్తారు అలా వేయకూడదు ఎప్పుడైతే మనం కాయలు వేయించుకుంటామో అప్పుడే కారప్పొడిని ధనియాల పొడిని వేయడం ద్వారా అది బాగా మగ్గుతుంది మగ్గిని తర్వాత మనం దానిలో మళ్ళీ సాంబార్ పప్పును వేసిన పప్పు వేసి నీళ్లు పోయడం ద్వారా సాంబార్ అనేది బాగా కారువాసన లేకుండా ఎంత గొప్ప రుచిని కలిగి ఉంటుంది మరియు మొదటిగా కొంచెం మనం తాలింపు దినుసుల్లోనే కొత్తిమీర అనేది వేయించుకోడం ద్వారా గొప్ప రుచొస్తుంది అలాగనే అది అయిపోయిన వెంటనే మామూలుగా అయిపోయిన వెంటనే దానిలో కరివేపా ఇది కొత్తిమీరి చల్లటం ద్వారా కూడా ఎంతో గొప్ప రుచొస్తుందని నేననుకుంటున్నాను ఇదే ఇదే సాంబారే ఈ వాంటకం మాకు తరతరాలుగా నుంచి వస్తుంది